నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను నేను బీటెక్ చదువు పూర్తయ్యింది ఇతర చదువులకు పై చదువులకు నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను నాకు ఇరవై రెండు సంవత్సరాలు నేను విదేశాలకు వెళ్ళాలంటే నాకు ఏ ఏ అవసరములు ఉండాలి ఇప్పుడు నేను కోవిడ్ కాబట్టి వెళ్ళలనుకునేదానికి నేను ఆలోచిస్తున్నాను కోవిడ్ కోవిడ్ రావటంతో నేను ఆగాను కోవిడ్ కోవ్యాక్సిన్ లాంటి ఇంజెక్షన్ నేను వేసుకున్నాను ఇకపై నేను గబ్ విదేశాలకు వెళ్ళాలంటే బూస్టర్ డోసు కూడా వేసుకోవాల్సి ఉంటుందా లేదా ఇంకేమైనా ఇంజెక్షన్లు ఏమైనా ఉన్నాయా వేసుకోవటానికి ఇలాగ నేను ప్రయాణం ప్రయాణం చేయాలంటే నాకు ఏ అవసరమైన డాక్యుమెంట్లు ఉండాలి కాస్త చెప్తే నేను నాకు చాలా ఉపయోగంగా ఉంటుంది నేను పై చదువులు చదువుకోవడానికి నాకు చాలా ఉపయోగపడుతుంది